ప్రథమ చికిత్స శుభ్రత పరిశుభ్రత గురించి పిల్లలకి పాఠశాలలో బాగా బోధిస్తూ ఉన్నారు విద్యార్థుల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి శిబిరాలు పెడుతున్నారు కంటికి పొంటికి అన్నిటికి పరీక్షలు చేస్తున్నారు బాగానే వాళ్ళు నిర్వహిస్తున్నారు